ప్రస్తుతం ఆసక్తి కరంగా ఉండే సన్నివేశాలు లేదంటే వార్తలు ఏమిటంటే మనం చూసినట్లుగా మనం ఇతర వార్తల చానల్స్ చూసినట్లయితే మనకి ముందుగా కనిపించేది చంద్రబాబు అరెస్టు అలాగే మన పవన్ కళ్యాణ్ టిడిపిలో కలవడము అలాగే మన జగన్ ఈ వైసీపీ పార్టీ పొలిటికల్ న్యూస్ అనేది ఈ మధ్యన చాలా ఎక్కువగా వినపడుతున్న కథనంగా మారింది మనము చూసినట్లయితే పవన్ కళ్యాణ్ అనే వాడు టిడిపిలో కలిసిపోవడము కలసి ఇద్దరూ ఒక ఎన్నికలలో కలిసి రావడం అనేది నిర్ణయించుకొని బహిరంగంగానే ఆయన ఇలాంటి ఈ విషయాన్ని ముందుగా చెప్పేశాడు అలాగే ఇంకొకటి ఏమిటంటే చంద్రబాబు ఏదో స్కిల్ స్కిల్ డెవలప్ పెట్టే స్కామ్ చేశారని ఆయన మీద కొన్ని ఆరోపణలు లాంటివి చేసి మరి అతనిని జైలుకు కూడా పంపించారు ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు ఆయన ఆరోగ్యరీత్యా కంటి కంటి కంటి ఆపరేషన్ అని లేకపోతే స్కిన్కి ఏదో డిసీజ్ వచ్చిందని దీనికి ఈ విధంగా వారి బెయిల్ తీసుకొని వారు బయటకి రావడం జరిగింది ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ వైసీపీ వాళ్ళు చేశారు పగబట్టి చంద్రబాబుని జైలుకు పంపించారు అన్నట్టు చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కాకపోతే అన్ని ఆధారాలు ఉన్నాయి ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అందుచేతనే అరెస్టు చేసామని చెప్పడం అయితే జరుగుతుంది మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు అలాగే ఇప్పుడు మాత్రము ఈ జగన్ అనే జగన్ జగన్ పార్టీ ఏం చేస్తుందంటే జయయాత్ర అనేది ఒకటి చేస్తుంది ప్రతి ఊర్లోను బస్సు బస్సు మీద తిరుగుతూ వారు చేసిన పథకాలు ఎంతవరకు అమలయ్యాయి ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా మంచిగా చేస్తాం అన్నట్టు ప్రతి ఒక్కరి ప్రచారం అనేది మొదలుపెట్టారు ఇంకొక మంచిగా ప్రస్తుతం ఉన్న ఆసక్తికరమైన కథనం ఇంకొకటి ఏమిటంటే తెలంగాణలో ఎన్నికలు అనేవి దగ్గరకి వచ్చాయి ఆ ఎన్నికలలో ఒక్కొక్కరు కాంగ్రెస్ వస్తుంది అన్నారు ఇంకొకరు టీఆర్ఎస్ వస్తుంది అంటారు మరి ఎంత వరకు ఎవరు వస్తారు అనేది మనం చెప్పలేము కానీ ప్రస్తుతం టీడీ ఏమంటారు కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి అని తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ అని ఇలాంటివారు అందరూ కూడా వచ్చి వారి వారి విన్నపాలు అనేవి ప్రజల ముందు పెడుతున్నారు మరి ఎవరు వస్తారు అనేది మనం ఇప్పుడైతే చెప్పలేము కానీ కేసీఆర్ వస్తారని కొంతమంది అంటున్నారు ఇంకా కేసీఆర్ రాడు రేవంత్ రెడ్డి వస్తారు కాంగ్రెస్ వస్తుంది అని చాలా మంది అంటున్నారు ఈ ఇలాంటి కథనాలన్నీ మనము టీవీ న్యూస్ ఛానల్లో చూస్తూ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ వినబడుతున్న రెండు మూడు రోజుల్లో నుంచి ఇదే తత్వ అనేది జరుగుతుంది ప్రతి న్యూస్ ఛానల్లోనూ